నా పేరు భాగ్య మా ఇంటి సమీపంలో ఒక పెద్ద బావి ఉంటుంది ఆ భావి దగ్గరకు వెళ్ళి మేము ప్రతిరోజు నీళ్ళను తోడుతూ ఉండేవాళ్ళము ప్రతిరోజు అలానే నీళ్ళను తోడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని దానికి ఒక మోటర్ను అమర్చాలి అని అనుకున్నాను ఆ మోటర్ను ఎలా అమర్చాలి అంటే ఫస్ట్ ఒక మోటార్ను బయట మనం తీసుకోని దానిని బావికి కొంచెం దగ్గరలో ఆ మోటార్ను బిగించి దానికి కరెంట్ను స కరెంట్ సప్లైని ఇచ్చి ఆ కరెంటు ద్వారా ఒక మోటర్ని ఆ బావిలోనికి ఒక పైపు ద్వారా వేసి ఆ పైప్ ద్వారా మనం మోటర్ ఆన్ చేసుకుంటే ఆ వాటర్ పైకి వచ్చేలా తయారు చేసుకున్నాము అలానే ఆ బావికి పైన ఒక కర్రను అమర్చి ఆ కర్రకు ఒక చిన్న మోటర్ను పెట్టి లో బావిలోకి వేసే చేద నుంచి ఆ వాటర్ ఆ మోటర్ సహాయంతో వాటర్ పైకి వచ్చేలా మేము చేసాము అలా ఒక పెద్ద బావిలో ఒక మోటర్ను అమర్చి ఆ మోటార్ ద్వారా వచ్చే వాటర్ను మేము తీసుకుంటూ ఉండేవాళ్ళము